హలో అవును చెప్పండి ప్రజెంట్ అయితే అకౌంట్ యాక్టివ్గానే ఉంది అండి ఎందుకండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా

జస్ట్ నేను కూడా ఇప్పుడే బయటికి వచ్చాను అండి చెప్పండి సార్ చెప్పండి సార్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా నా అకౌంట్లో

ఏటీఎం ఉంది సార్ ఏటీఎం ఉంది పాన్ కార్డు ఉంది సార్ ఎందుకు ఏమైనా క డీటెయిల్స్ ఏమైనా అవసరమా ఏమైనా లోన్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అవును సార్ నెట్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలి సార్ అది ఓన్లీ షాపింగ్ షాపింగ్ కోసం యూజ్ అవుతుందా సార్ పేమె పేమెంట్సు సార్ అది ప్రక్కకి పెట్టండి ఇది ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ చేసుకోవాలి అంటే మొబైల్ నెంబర్కి ఉన్న అకౌంట్కు లింక్ ఉండాలి అంటారా

ఓకే ఓకే సార్ నేను అయితే ము నాకు యూపీఐ వాడుతున్నాను సార్ సార్ సార్ ఇది ఉద్యోగినీ అని ఓ స్కీం పెట్టారు కదా సార్ అది ఇప్పుడు మా మా ఇంట్లో ఎవరినైనా ఆడపిల్లలు ఎవరినైనా ఉంటే అంటే వాళ్ళకి అప్లై చేసుకోవచ్చా బ్యాంక్కి వచ్చి అట్లనే చేసుకోవాలా లేకపోతే మీ సేవలో మీరు అప్

డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురమ్మంటారా సార్ సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు అతనికి ఏటీఎం లేదు ఇప్పుడు ఏటీఎం కావాలి అంటే పాన్ కార్డు కంపల్సరీ ఉండాలా ఓకే ఓకే సార్ నేను అవన్నీ అప్లై చేసుకొని నేను ఈ ఈవారం అంటే మళ్ళీ బుధవారం వరకు మీకు ఆ బ్రాంచ్లో కలుస్తాను సార్ నాకు అకౌంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా మరి ఏదైనా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకుంటాను ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్